చెప్పండి ఓకే ఓకే

ఎంత టైంలో మీరు తీసుకొని వెళ్ళగలరు సిక్స్ హవర్స్ పడుతుందా ఓకే మేము సిక్స్ మెంబెర్స్ ఉన్నాము మీ కార్లో ఎంతమంది పడతారు ట్వంటీ ఫైవ్ థౌజండా మరీ ఎక్కువ చెప్తున్నారు తగ్గించి చెప్పరా చాలా ఎక్కువ చెప్తున్నారు కొంచము తగ్గించి డిస్కౌంట్ ఏమన్న చూసి చెప్పండి టూ థౌజనేనా ఒక ట్వంటీ థౌజండ్ అట్లయితే ఓకే అట్లయితే చూడండి మరీ ఎక్కువ చెప్తే కుదరదు కదా సిక్స్ మెంబెర్స్ వస్తున్నాం కదా ఫైవ్ థౌజండ్ తగ్గించకపోతే ఇంక ఎట్ల చెప్పండి ట్వంటీ ఫైవ్ థౌజండా ఇంకా తగ్గిచచ్చు కదా ఓకే అండి ఎన్ని హవర్స్ పడుతుంది జర్నీ ఓకే ఎప్పుడునుండి స్టార్ట్ అవుదాం అండి మార్నింగా లేకపోతే ఆఫ్టర్నూన్ ఈవెనింగ్ మీరు ఎప్పుడు వస్తారు మార్నింగ్ స్టార్ట్ అయితే ఎన్ని గంటలకు వెళ్తాము అక్కడికి ఓకే ఓకే సరే అండి ఇంకా అక్కడ ఏదన్నప్లేసెస్ చూడాలంటే కూడా తీసుకొని వెళ్తారా కన్యాకుమారిలో ఓకే అండి అయితే రేపు మార్నింగ్ వస్తారా మీరు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఓకే అండి లొకేషన్ అంతా షేర్ చేస్తాను రండి లేదు నేను లొకేషన్ షేర్ చేస్తాను మీరు అక్కడికి వచ్చేయండి ఓకే అండి